మా గ్రామంలో ముప్పై మంది రైతులు ఉన్నారు వారు పంట బీమాను నమోదు చెయ్యడానికి ఇష్టపడుతున్నారు దానికి సంబంధించిన సమాచారము తెలుసుకొని ఆన్లైన్ ద్వారా లేదా బ్యాంకింగ్ మార్గాల ద్వారా ప్రీమియం చెల్లింపు చెయ్యాలనుకుంటున్నారు మీరు మాకు సహాయం చెయ్యగలరు